నమస్కారం సార్ మణికంఠ ఈవెంట్స్ అండ్ ఆర్గనైజషన్స్ నుంచి మాట్లాడుతున్నాం ఆ చెప్పండి అంటే మీకు రెండు రోజులు పెళ్ళి చేయాలండీ ఆ ఓ ఆ అయితే రెండ్రోజులకి కలిపి లాక్షా యాభై వేల రూపాయల వరకు మేం తీస్కుంటామండీ మొత్తం అన్నీ మేమే చూస్కుంటాం మీరొక్క చెయ్యి కూడా వెయ్యనవసరం లేదు మీరు అందరు కలిసి కూర్చుని మీ బంధు బంధుపరివార సమేతంగా పెళ్ళిని చూసి ఆస్వాదించి వెళ్ళడమే మేమే మొత్తం పని మొత్తం చేస్తాం మీకు ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఒక్క మాట కూడా రాదు పెళ్ళి చాలా బాగా చేసారని పొగుడుతారు మిమ్మల్ని ఆ విధంగా చేస్తామండి అంటే లక్షా యాబై వేలకి తగ్గట్టే చేస్తామండి మేమె మేము ప్రతీది నేను మీకు మండపాలు అవన్నీ చాలా చాలా బాగుంటాయండి మీకు ఒక పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎలా చేసుకుంటారో అటువంటి మండపాలును అటువంటి సామగ్రిని మొత్తం తెచ్చి మేము మీకు మంచిగా చేస్తామండి పెళ్ళి మీకు ఎవ్వరి చేత మాటనేది రాదు మీ చుట్టాల దగ్గర్నుంచి మీకు భోజనాలు కూడా మేమే పెడతామండి భోజనాలు కూడా మేమే వండిస్తాం మేమే మీకు వాటిని వడ్డించడం కూడా మేమే చేస్తాం మీరు ఎక్కడికి దేన్నీ ఇంకా మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీ పెళ్ళిని మేమే జాగ్రత్తగా మా పెళ్ళిలాగ అనుకుని జరిపిస్తామండి అందుకని లక్షా యాబై వేలు వేస్కుంటాం మాకివన్నీ చేస్తే మిగిలేది పది వేలు ఇరవై వేలండి మిగతావన్నీ సామానుకి పనివాళ్ళకి మొత్తం పోతాయి అందుకని ఆలోచించుకుని బాగా చెప్పండి మీకైతే పెళ్ళి ఎటువంటి లోటు ఉండదండి మీకు మీ చుట్టాల దగ్గరనుంచి ప్రతి ఒక్కరి దగ్గరనుంచి కూడా మీ ఆ చాలా బాగా చేశారు పెళ్ళి అని అనిపించుకుని ఉంటుంది మీకు మళ్ళీ మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీ చుట్టాలు కూడా చూసి మళ్ళీ వీళ్ళకే ఇవ్వాలి అనిపించుకునేలా మేము చేస్తాం ఆ సరేనండి